చెప్పండి అవునండి డజను ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయండి బనానాస్లో మేమేసేది త్రీ ఐటమ్స్ ఉంటాయి ఒకటి పొడువు పొడువు ఐటము ఇంకొకటి మీడియం ఐటము ఇంకొకటి అమృతపాణి ఐటము అందులో పొడవు ఐటమ్ వచ్చి డజను ఫిఫ్టీ వరకు ఉంటుంది మీడియం ఐటము ఫార్టీ నుంచి ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది అమృతపాణి ఐటము ఫిఫ్టీ పైనే అమృతపాణి అరటి పండు చాలా టేస్ట్గా ఉంటుందండి అది హెల్త్కు కూడా మంచిది ఒక గెలా మాక్సిమమ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటదండి

ఇస్తామండి మీరు ఎన్ని తీసుకుంటారో దాన్నిబట్టి మేం డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతాం ఓకే అండి టెన్ పర్సెంట్ ఇస్తామండి

ఉన్నాయండి మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటామండి ఓకే అండి బాయ్